హలో సార్ ట్రావెల్ ఏజెంటండి సార్ మేము పది రోజులు వెకేషన్కు వద్దామనేసి అనుకుంటున్నాము మీ దగ్గరలోని డెస్టినేషన్లు ప్లేస్లు ఏమైనా ఉంటే చెప్తారని ఒక టెన్ డేస్ సార్ ఒకరమే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడ సార్ ఓకే సార్ ఓకే సార్

ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యు సార్ అయితే ఓకే సార్